నేను వేసవి కాలంలో మొక్కలకి మనం నేనైతే మార్నింగ్ లేవగానే కొంచెం సిక్స్ ఆ టైమ్లో అయితే నేను వాటర్ అనేది వేస్తాను మొక్కలకి అలానే ఏమైనా పురుగు అది వచ్చినట్లయితే న్యాచురల్గానే పోతుంది అనుకుంటే కొంచెం పేడా అలాంటివి తెచ్చి కొంచెం దాని యొక్క రూట్స్ దగ్గర అనేది నేను వేస్తాను అలాగే చు కొంచెం కొంచెం గత్తం అనేది ప్రొవైడ్ చేస్తాను పురుగు ఏమి పట్టకుండా ఇంకా ఎందుకంటే ఎండాకాలంలో మనం ఎక్కువ వాటర్ అనేది ఇవ్వాల్సి వస్తుంది కనుక మనం ఎండలో అస్సలు వాటర్ అనేది పొయ్యకూడదు అది ఈవెనింగ్ టైమ్ అయినా సరే మార్నింగ్ టైమ్లోనే పోస్తాను మ్యాక్సిమం ఇంకా శీతాకాలంలోకి వచ్చేటప్పటికి కూడా మనం ఏంటంటే శీతాకాలంలో ఈ యొక్క మన యొక్క క్లైమెట్ అనేది తెలిసిందే అవి మనుషులకైనా సరే చెట్లకైనా సరే కొంచెం కఠినంగానే అనిపిస్తుంది ఆ టైమ్లో కూడా మనం దానికి తగ్గట్టు ఆ టైంలోనే పురుగులు ఏ టైంలో అయినా చెట్లకి పురుగులు అనేవి పడటం కామన్ కనుక మనం ఆ టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేవి నేను పాటిస్తాను సో ఈ రకంగా వాటర్ అనేది మెయిన్టైన్ చేస్తాను సన్ లైట్ అనేది ప్రాపర్గా తగులుతుందా లేదా అని చూస్తాను సొ ఎక్కడైనా ఏదైనా చిన్నది వచ్చినా సరే అది నేచురల్గా పోద్దా లేకపోతే పెస్టిసైడ్స్ అనేవి యూజ్ చేయడం వల్ల పోతుందా అని ముందుగానే చూసుకుని టైమ్కి అనేది నేను చేస్తాను